సన్నబడటానికి ప్రయత్నించే వారికి ఇంటి చిట్కాలు ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఇది అర్ధం ఎక్కువ పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు తినడం మరియు చిరుతిండి మరియు ప్రోసస్ చేసిన ఆహారాలను తగ్గించడం వారానికి కనీసం నూట యాభై నిమషాలు మితమైన తీవ్రతతో వ్యాయామం చేయాలి ఇది నడక సైకిల్ తొక్కడం లేదా నీటి అథ్లటిక్స్ వంటి కార్యకపా కార్యకలాపాల లాంటివి కావచ్చు తగినంత నిద్రపోండి ఎక్కువమంది వారానికి ఏడు ఎనిమిది గంటల నిద్ర అవసరం ఎక్కువసేపు నిద్రపోవాలి ఒత్తిడిని నిర్వహించండి ఒత్తిడి వల్ల ఆహారపు అలవాట్లు మరియు శారీరకశ్రమ తగ్గుతాయి ధ్యానం యోగా లేదా మీకు నచ్చే ఇతర విశ్రాంతి చర్యలతో మీరు ఒత్తిడిని నిర్వహించుకోవచ్చు